నువ్వు నీ జీవితంలో ఎదుర్కొన్న వైఫల్యాలు ఏవి దానినుంచి నువ్వు నేర్చుకున్న విషయాలు ఏవి దాని ఆ యొక్క అనుభవం నుంచి నువ్వు నేర్చుకున్న విషయాలు ఏవి నేను ఎదుర్కున్న వైఫల్యాలు లేకుంటే నేను ఎదుర్కున్న కష్టాలు వచ్చేసరికి చదువుకునేటప్పుడు ఎందుకంటే ఇంటర్ చదివేటప్పుడు నేను నేను అనుకున్న విధంగా చదవలేదు ఎందుకంటే మొదట మొదటి సంవత్సరం నుంచి రెండవ సంవత్సరం వరకు ఎక్కువగా చదవరు ఇంకా తీసుకున్నట్లయితే నా పూర్వకాలం అంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అంతగా చదవను ఏదో ఒక డల్ స్టూడెంట్గా ఉంటాను ఏది ఒక విషయాన్ని సరిగ్గా చేయను సరిగ్గా చదవను ఏ ఒక విషయాన్ని సరిగ్గా చేయను ప్రతి ఒక్కరు నన్ను తిడుతూనే ఉంటారు అలా సరే అని టెన్త్ పాస్ అయ్యి నేను ఇంటర్కు వచ్చినప్పుడు ఇంటర్లో నేను అనుకున్న విధంగా చదవలేకపోయాను ఎందుకంటే ఏ ఒక విషయం నాకు అర్థం అవడం లేదు ఎలా చదవాలో నాకు తెలియలేదు అందుకోసం నేను సరిగ్గా చదవకపోవడం వల్ల నేను ఆ యొక్క సంవత్సరం వైఫల్యం చెందాను ఫెయిల్ అయ్యాను దాని తర్వాత ప్రతి ఒక్కరూ నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు ఎందుకు అంటే ఇతనికి ఏది రాదు ఇతను దేనికి పనికిరాడు చదవడానికి అసలు పనికిరాడని ప్రతి ఒక్కరూ నన్ను దూరం పెట్టారు అలా ప్రతి ఒక్కరు నన్ను దూరం పెట్టడం వల్ల నేను నాకు ఎంతో కష్టంగా అనిపించింది ఎందుకు నా వల్ల చదవడం కాదు ఎందుకు నేను చదవలేను అని ప్రతి ప్రతిరోజు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాను ప్రతి ఒక్క రోజు నా మనసు ఎంతో కష్టపడి ఉంటుంది అలాకాకుండా నేను ఏడ్చిన నాళ్ళు కూడా ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్క విషయం ఎలా చేయాలో నాకు అర్థం కాక ఎలా చదవాలో తెలియక నాకు నాతోటి మిత్రులు ఎవరైతే బాగా చదువుతారో వాళ్లని పోయి అడిగినప్పుడు వాళ్లు నాకు చెప్పలేదు ఎలా చదవాలి ఎలా అని దాని తర్వాత నాకు నేను నేను చదవాలి అని ఒక కసితో పట్టుదలతో నేను చదవాలని స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క విషయం నాకు సులువుగా అనిపించింది మొదటిగా కష్టంగా అనిపించినా తరువాయి పోను పోను ప్రతి ఒక్క విషయం నాకు చాలా సులువుగా అనిపించింది అలా ప్రతి ఒక్క విషయం నేర్చుకోవడం ప్రారంభించి దగ్గర దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఎవరు నాతో ఎవరైతే నాతో నేను దేనికి పనికి రాను ఈ యొక్క విషయం వీడు సరిగ్గా చదవడు వీడు ఖచ్చితంగా ఒక ఉద్యోగంలో తీసుకోడు అని ప్రతి ఒక్క అన్న విషయంలో నేను అనుకున్న విధంగా కష్టపడి చదివి ఒక ప్రయోజకుడుగా అయ్యి ఇప్పుడు ప్రస్తుతం ఒక మంచి ఉద్యోగంలో ప్రతి ఒక్కరూ చూసి ఇతను ఇంత మంచి ప స్థాయిలో ఉన్నాడు అని ఆలోచించే విధంగా ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా యొక్క వైఫల్యం ఎందుకంటే ప్రతి ఒక్కడు విజయాన్ని చూసి తన యొక్క జీవితాన్ని నడపలేడు ఎందుకంటే ప్రతి ఒక్కడు ఎటువంటి విజయాన్ని సాధించిన వ్యక్తి అయినా ముందుగా వైఫల్యాన్ని చూసే విజయాన్ని చూసి ఉంటారు ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి వైఫల్యం చూడకుండా విజయాన్ని చూడలేడు అదే విధంగా విజయాన్ని ఏ విధంగానూ సంతోషంగా చూస్తావో అదే విధంగానే వైఫల్యాన్ని కూడా నువ్వు విజయంగానే చూడాలి ఎందుకంటే నువ్వు విజయాన్ని సాధించాలంటే ముందుగా వైఫల్యాన్ని చూడు ఎందుకంటే వైఫల్యం నీకు ఎన్నో నేర్పిస్తుంది నువ్వంటే ఏంటో నేర్పిస్తుంది నీ చుట్టూ ఉన్న ప్రజలు ఈ లోకాన్ని ఈ ప్రపంచం ఈ యొక్క వాతావరణం ప్రతి ఒక్కటి నీకు నేర్పిస్తుంది అదే విజయం ప్రతి ఒక్కరు నీకు సంతోషాన్ని కలిగిస్తుంది కానీ వైఫల్యం మాత్రమే ప్రతి ఒక్క విషయాన్ని నేర్పిస్తుంది అందుకోసం ఒక వైఫల్యం ఎదుర్కొన్నప్పుడు వాటిని ఒక మంచిగా తీసుకున్నట్లయితే నువ్వు అనుకున్న విషయాన్ని నువ్వు అనుకున్న విజయాన్ని సాధించడానికి ఎంతో ప్రయోజనం ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎప్పుడు విజయాన్ని సాధించేవాడు సడన్గా వైఫల్య విషయమైతే తట్టుకోలేడు కానీ వైఫల్యాన్ని చూసినవాడు జీవితంలో విజయాన్ని అందుకున్నవాడు ఖచ్చితంగా ఎటువంటి వైఫల్యం వచ్చిన ఎదుర్కోగల శక్తి ఎదుర్కోగల మనోధైర్యాన్ని పోరాడే శక్తి ప్రతి ఒక్కటి అతనిలో ఉంటుంది అందుకోసం ఒక వైఫల్యాన్ని చూసినప్పుడు భయపడకుండా వాటిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించినట్లయితే ప్రతి ఒక్క మనిషి ఈ యొక్క ప్రపంచంలో జయించగలడు అందుచేత విజయం వచ్చినప్పుడు ఎలా చూస్తావో విజయాన్ని చూసినట్టుగానే వైఫల్యాన్నికాని చూసినట్లయితే నీ యొక్క విజయానికి ఖచ్చితంగా ఒక మనిషి అనుకున్నట్లయితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు అది నేను ఇంటర్లో చేసేవిధంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని నా వల్ల అవ్వదు అన్నట్లు అయితే నేను జయించను కానీ నా వల్ల అవుతుంది నేను చేయగలను అని పోరాడి కష్టపడి నా మీద నమ్మకంతో చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే స్థాయిలో నేను ఉన్నాను అంటే దానికి కారణం నా యొక్క వైఫల్యం మాత్రమే ఎందుకంటే ఈ విజయాన్ని సాధించే విజయాన్ని చూసేవాడు ఖచ్చితంగా వైఫల్యాన్ని చూడాల్సిందే ఎందుకంటే ఒక వైఫల్యాన్ని చూసినప్పుడు ఎటువంటి కష్టాన్నైనా సాధించగలము ఎటువంటి కష్టం వచ్చినా చూసుకోగలము ఎటువంటి కష్టాలు వచ్చినా ఎదుర్కోగలమనే ధైర్యాన్నిచ్చేది వైఫల్యం మాత్రమే విజయం నీకు సంతోషాన్నిస్తుంది వైఫల్యాన్ని నీ యొక్క జీవితాన్ని ఎలా సంతోషపడాలో నేర్పిస్తోంది అందుకోసం జీవితంలో విజయం ఎంతకంత ముఖ్యమో అదేవిధంగా వైఫల్యం కూడా అంతకంతే ముఖ్యం ఎందుకంటే విజయం రావాలంటే వైఫల్యాన్ని ఎదురుచూడు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు అన్నది నా యొక్క అభిప్రాయం ప్రతి ఒక్కరూ పోరాడి గెలవగలరని నా యొక్క అభిప్రాయం